శ్రీకాకుళం జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు దీపావళి హోలీ ఉగాది సంక్రాంతి మొదలగునవి లుంగీనివి పండుగ సింహాద్రి కల్యాణోత్సవం కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు అయితే ఈ పండుగ అక్కడ మంచి వాతావరణంలో జరుపుకోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి పండుగ మేము చెప్పుకుంటు ఉంటాం